నలభై రెండు ఆరు వందల ఎనభై నాలుగు ఏడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఎనిమిది లక్షల యాభై తొమ్మిది వేలు తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేలు